నమస్తే అండి ఎవరండి ఎవరు కావాలండి నేనుఅండి చెప్పండి కూర్చోండి చెప్పండి

అవునా అండి అదీ ఎంత వరకు పెట్టుకుందాం అనుకుంటున్నారు అండి ఎంత తీసుకోవాలి అనుకుంటున్నారు రెండు లక్షలా అది ఇది ఏమి పెడతారు అండి దీంట్లోకి మరి పెట్టాలి కదా ఆధారాలు ఏమి పెడదాం అనుకుంటున్నారు ఏమన్న పొలాలు కానీ పొల బంగారం కానీ ఏమన్న ఉన్నాయండి అంటే ఇస్తాం అండి అంటే మీరు బ్యాంక్లో పెట్టేదాన్ని బట్టి అది బంగారం కానీ ఇల్లు కాగితాలు కానీ దాన్ని బట్టి అండి అంటే ఏదన్నా ఉంటే కానీ ఇవ్వం కదండి మామూలుగా మీరు ఏది ఒకటి ఇక్కడ పెట్టాలి దాన్ని బట్టి ఇల్లు కాగితాలు కానీ పొలాలు కానీ ఉన్నాయండి ఈ అప్లికేషన్స్లో ఫిల్ చేయాలి కదండి ఇయన్నీ ఉంటేనే నార్మల్గా బ్యాంక్ లోన్ ఇస్తాం అండి ఏమి ఎంత ఉంటుంది అండి అర ఎకరమా అర ఎకరం అది అది రేపు వన్ రేపు మీరు మీరు వచ్చినప్పుడు అర ఎకరం అంటన్నారు కాబట్టి అయిపోద్ది అండి రెండు లక్షలు కదండి రెండు లక్షలు అంటే ఇచ్చేయచ్చు అండి మీరు రేపు మీరు వచ్చినప్పుడు అది ఆది జిరాక్సు

అవునవునండి అదే ఇస్తారు అండి అర ఎకరం అంటే ఎక్కువ ఇస్తారు అండి ఒక ఐదు లక్షలు ఐదు లక్షల నుంచి ఒక పది లక్షలు వరకు ఇవ్వచ్చు అండి మీరు అర ఎకరం అంటే పది లక్షల దాకా ఇవ్వచ్చు అండి మీరు మీరు ఎంత కావాలంటే పది లక్షల వరకు ఎంత వరకు తీసుకున్న పర్లేదండి మరి వడ్డీ మాత్రం వడ్డీ తొంభై పైసలు అండి తొంభై పైసలు అండి వడ్డీ ప్రస్తుతానికి ఈ మీరు ఓకే అండి మీరు ఓకే అంటే మరి నేను ప్రో ప్రాసెస్ చెప్తాను అండి మీరు ఎలా ఎలా అప్లై చేయాలి ఏంటి అని అది మీరు అయితే రేపు వచ్చేదప్పుడు ఒరిజినల్ ఒకసారి తీసుకురండి నేను ఒకసారి చెక్ చేస్తాను ఒరిజినల్తో పాటు ఒకసారి జిరాక్స్ అవి మొత్తం ఆ కాగితాలు జిరాక్సు మీ ఆధార్ కార్డు ప్యాన్ కార్డు ఆధార్ కార్డ్ జిరాక్సు ప్యాన్ కార్డ్ జిరాక్సు మీ ఫోటో రెవెన్యూ స్టాంపులు రెండు తీసుకురండి ఇవి తీసుకొస్తే రేపు మీకు రేపు స రేపు మీరు తీసుకొస్తే నేను అప్లికేషన్ మొత్తం ప్రాసెస్ చేస్తాను అండి ప్రాసెస్ చేస్తే ఒక రెండు రోజులకి మీకు ఎలాగో అకౌంట్లోకి పడిపోతాయి మీకు ఒక నెంబర్ ఇస్తారు కదా మీరు ఇంకా మీరు నెల నెల ఇంకా కట్టుకోవడమ అండి ఆ లోన్ ఇంకా రేపు వచ్చేతప్పుడు ఇవి కొంచెం తీసుకురండి సరే అండి ఓకే అండి ఉంటాను సరే